దోమల ద్వారా మనకు డెంగూ జ్వరం మలేరియా వంటివి వస్తూ ఉంటాయి దాని ద్వారా మనం ఎన్నో కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది అందుకే దోమలు నుంచి తప్పించుకోడానికి మనము మస్కిటోస్ కాయిల్ యూజ్ చేయాలి లేదా బ్యాట్లని యూజ్ చేయాలి మస్కిటో బ్యాట్లని యూజ్ చేసి మనము దోమలను చంపేయాలి లేదా కాయిల్ యూజ్ చేసన్నా నరికేయాలి దోమల్ని ఎప్పుడయినా సరే మనకు దగ్గర రాకుండా ఉండాలి మనము ఫుల్ డ్రెస్సులు ఫుల్ షర్ట్స్ యూజ్ చేసుకుని దోమలని మన దగ్గర రాకుండా చూడాలి ఇంట్లో ఉన్న కిటికీలని అన్నిటిని మూసివేయాలి దగ్గరలో నీటి నీటి చెత్త ఏదయిననా ఉంటే వాటిని క్లీన్ చేయాలి ఎప్పుడయినా సరే పరిశుభ్రంగా ఉండాలి గలీజ్గా ఉండే చోట్లకు మనం వెళ్ళకూడదు ఎప్పుడయినా సరే పరిశుభ్రంగానే ఉండాలి మనకి ఎప్పుడయినా సరే పరిశుభ్రంగా మనము ఇంటి పరిమితంలోనే ఉండాలి ఒక ఉదాహరణకి నేను మా ఇంటి పక్కన ఉన్న చెత్త కుప్ప ఉంటుంది ఆ చెత్తకుప్పలో రోజు అందరు రోజూ అందరూ ఆ చెత్తకుప్ప వేసి వెళ్ళిపోతుంటారు ఆ చెత్తకుప్పలో చెత్త వేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు ఆ చెత్త ద్వారా ఇంటి పక్కనే ఉండటం ద్వారా ఆ చెత్తకుప్ప ద్వారా వచ్చే సువాస సువాసన చాలా దారుణంగా ఉంటుంది ఆ సువాసన ఇంట్లోకి రావడం ద్వారా ఆ సువాసన ద్వారా చెత్తకుప్ప అక్కడ వేయడం ద్వారా ఎన్నో దోమలు మా ఇంట్లోకి చొరబడుతున్నాయి ఆ దోమల ద్వారా మేము ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటున్నాం ఆ దోమలు వచ్చి చేతులకు రాత్రి కడు కరుస్తూ ఉంటాయి మనకి నిద్ర పట్టకుండా చేస్తూ ఉంటాయి దోమలు ద్వారా మనము ఎప్పుడూ దూరంగా ఉండాలి దోమల ద్వారా ఎన్నో అడ్డంకులు వ నేను నా చిన్నప్పుడు నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది దాని తర్వాత నేను ఒక సంవ ఒక నెల వరకు నేను చాలా ఎన్నో ఇబ్బందులు పడవలసి వచ్చింది నాకు హై ఫీవరు వచ్చింది ఒక నెల ఒక నెల వరకు నేను స్కూల్కి వెళ్ళలేదు అసలు చాలా చా అంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది అందుకే మనం ఎప్పుడైనా సరే డెంగ్యూ ఫీవరు ఇలాంటి మలేరియా వీటికి చాలా దూరంగా ఉండాలి ఇవన్నీ రాకుండా ఉండాలంటే దోమలు మనింటిలోకి ప్రవేశించకుండా మనము పరీక్షించాలి మనం ఎప్పుడయినా సరే దోమలు రాకుండా మనమనం ఎప్పుడు సరే చాలా కఠిన పా శి శిక్షను మనం తీసుకోవాలి కఠిన పరిణామం మనం తీసుకోవాలి మనింట్లోకి రాకుండా మనము ఎన్నో స్టెప్స్ తీసుకోవాలి హెల్త్ కేర్ మనం చూసుకోవాలి మనము మంచి ట్యాబ్లెట్స్ వేసుకొని ఒకవేళ బైమిస్టేక్లో మనకి దోమలు కుట్టేసి మలేరియా డెంగ్యూ వచ్చినా డాక్టర్ దగ్గరకి వెళ్ళి సదుపది ట్యాబ్లెట్స్ మనం తీసుకొని మన హెల్త్ని మంచిగా చూసుకోవాలి మన హెల్త్ని ఎప్పుడు మనం ఎప్పుడూ కాపాడుకోవాలి మస్కిటోస్ కుట్టడం వల్ల చాలా అది రక్తాన్ని పీల్చి మనలోనికి విశే విషాన్ని దాని ద్వారా మన బ్లడ్సనేసన్ని బ్లడ్ సెల్స్ అనేవి ఖరాబు అవుతతాయి దాని ద్వారా మన శరీరం అనేది ఎక్కి మనకి ఫీవర్ హై ఫీవర్ అనేది వస్తుంది అది మనకు చాలా కష్టమవుతుంది అది మనకే కాదు మన ద్వారా పక్కన వాళ్ళకి కూడా రావచ్చని భావిస్తున్నాను ఫీవర్ ఒకరి నుంచి ఒకరికి పాకుతుంది అది మన వాళ్ళకే కాదు మన కుటుంబానికి కూడా నాశనిక నాశనానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అందుకే మనం ఎప్పుడయినా సరే దోమల్నుంచి దూరంగా ఉండాలి మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి దోమని ఎప్పుడు చంపాలి లేదా కాయిల్ యూజ్ చేసి వాటిని అంతం చేయాలి దోమల బ్యాట్స్తో ఇంట్లో ఉన్న దోమలని తమిరే తరిమికొట్టి ఇంట్లోని డోర్స్ విండోస్ని అన్నిట్ని క్లోజ్ చేసి సురక్షితంగా ఉండాలి నీటి చెత్త నీటి దగ్గరకి అసలు వెళ్ళకూడదు అక్కడ అనేక రకమయిన దోమలు ఉంటాయి దోమలు అనేక రకాలు ఉంటాయి అండ్ అందు ప్రతి ఒక దోమ మనకి చాలా బాధాకరాన్ని ఇస్తుంది అందుకే దోమలు నుంచి ఎప్పుడు మనము తప్పించుకోవాలి నేను అంతేకాకుండా మా కుటుంబంలో చాలా మందికి మలేరియా రావడం గమనార్థకం వాళ్ళు ఒకరి ద్వారా ఒకరికి రావడం జరిగింది వాళ్ళ ఇంటి పక్కన ఉన్న అందరూ ఒక దగ్గర నీటి పర్వతం డ్రైనేజ్ వాళ్ళ ఇంటి ముంగిట డ్రైనేజ్ ఎప్పుడు ఖుల్లా ఉంటుంది అక్కడ నుండి ద్వారా దుర్వాసన చాలా వచ్చేది వారి ఇంటికి అక్కడ దగ్గరలోనే డ్రైనేజ్లన్ని ఖుల్లాలా పెట్టడం ద్వారా అక్కడ ఎన్నో అనే అనేక రకమయిన మస్కిటోస్ హౌస్ఫ్లైస్ వాళ్ళ ఇంటిలోకి చొరబడి వాళ్ళకి ఎన్నో రకమయిన బాధని ఇచ్చేవి మస్కిటోలు కరవడం ద్వారా శరీరాన్ని చాలా బాధ పడుతుంది శరీరం చేంజ్ అవుతు ఉంటుంది మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలి మనము ఎప్పుడు సురక్షితంగా ఉండాలి మనం ఎప్పుడైనా సరే సరైన బాటలో వెళ్ళాలి దోమల్ని ఎక్కువగా దూరంగా ఉండి వాటితో సంరక్షణగా మనము ఉండాలి మనం ఎప్పుడైనా సరే మన హెల్త్ని ముందుగా చూసుకొని బాగుపడాలని అనుకొంటున్నాను